తెలుగు భాషలో నాకు ఆసక్తికరంగా అనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏంటంటే తెలుగు ఒక సంక్లిష్టమైన భాష ఇది చాలా మంది స్పోకెన్ భాషలో లేని అనేక విభిన్న ద్వనులు ద్వనులను కలిగి ఉంది ఉదాహరణకు అవి ఏంటంటే తెలుగులో హై స్పీచ్ టోన్లు ఉన్నాయి ఇది శబ్దం ఎలా ఉచ్చరించబడుతుందో మరియు అది ఏమి అర్ధం చేసుకోవడంలో పాత్ర పోషిస్తుంది తెలుగు ఒక సంవృద్ది భాష ఇది చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతుంది తెలుగు సాహిత్యం సంగీతం మరియు కళ యొక్క శక్తివంతమైన సాంప్రదాయాన్ని కలిగి ఉంటుంది తెలుగు ఒక సుందరమైన భాష దీనికి చాలా స్వచ్ఛమైన మరియు సున్నితమైన ధ్వని ఉంది తెలుగు కవితలు కథలు మరియు నాటకాలు తరచుగా వారి సౌందర్యానికి ప్రసిదించబడతాయి తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇవి నేను ఇంకా తెలుగు నేర్చుకుంటున్నాను కానీ ఈ భాష గురించి మరింత తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది